హలో చెప్పండి ఎవరు మాట్లాడేది అవును నేను గౌతమ్ ఫుట్బాల్ కోచ్ అని ఒక సెంటర్ స్టార్ట్ చేశా ఇదొచ్చేసి హైదరాబాదండి ఇందులో అయితే అంటే ఇందులో అయితే ఒక టు హండ్రెడ్ మెంబర్సు జాయిన్ అయి ఉన్నారు ఆల్రెడీ మీ ఇది ఎల్బి నగర్లో ఉంటుందండి ఎల్బి నగర్ స్టేడియం తెలుసా అండి మీకు ఆ స్టేడియంకి కొంచెం పక్కన్నే కొంచెం ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్లో రావడానికి ఉంటుందండి మీకు అంటే రావడానికి ఉంటుందా అండి మీకు దగ్గర్నేనా మీరు కోచింగ్ ఇంట్రెస్ట్ పెడతారా అండి మరి మరి నీ పేరు నేను మాకు మీ డీటెయిల్స్ ఇస్తారా అండి హలో మీ డీటెయిల్స్ ఇస్తారా అండి మీ పేరు చెప్పండి మీ ఇంటి పేరండి మీ ఇంటి పేరుతో సహా చెప్పాలి మీ ఫోన్ నెంబర్ చెప్పండి

ఇంకా మీ తండ్రి తండ్రి పేరు చెప్పండి కే ప్రసాదా అండి మీ తండ్రి నెంబర్ చెప్పండి అంటే నీకు ఫోన్ ఏం లేదు కదా అండి అంటే మీకేమన్నా దెబ్బలు తాకినా అంటే ఇట్లా చెప్పాలి కదా అండి మీ తల్లిదండ్రులకు కూడా అందుకే మీ నెంబరు వాళ్ళ నెంబరు తీసుకుందామని ఇంకా మీరు అంటే మీ టైమింగ్సొచ్చేసి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు పక్కా ఉండాలండి ఖచ్చితంగా ఉండాలండి సెంటర్లోనే అంటే ఈ ఫుడ్ ఏం మీరు అంటే తిండయితే మేము పెట్టమండి మీరే తెచ్చుకోవాలి ఆహా సండే సాటడే ఉండదండి అంటే మీ మీ మీ మీరెక్కడ ఉంటారండి ఓకే అండి

ఓకే అండి